మేడమ్ చెప్పండి మేడమ్ నమస్తే మేడమ్ నమస్తే మేడమ్ చెప్పండి మేడమ్ ఓకే మేడమ్ మేడమ్ మీకు క్రౌడ్ అంతా కంట్రోల్గానే ఉంది ఇప్పుడు తక్కువగానే వస్తున్నారు భక్తులు కూడా ఎక్కువగా రావట్లేదు అదేవిధంగా మనకి రావడానికి కూడా అన్నిరకాలుగా ఎవైలబుల్గా ఉన్నాయి మేడమ్ అవును మేడమ్ అక్కడ మనం సెక్యూరిటీ కూడా పెట్టాము ప్రతీ ఒక అయిదు వందల మెట్లు కూడా మనం సెక్యూరిటీ పెట్టాము మేడమ్ భక్తులకి కూడా వెళ్ళేవాళ్ళకి మనం కర్రలు ఇస్తున్నాము మనకు ఎటువంటి భయము లేదు మేడమ్ ఇప్పుడు బాగానే ఉంది మేము ప్రతీ రెగ్యులర్ చెక్ ఎక్కడ చెకింగ్ అయినా సరే సెక్యురిటీ ఉంటారు మేడమ్ ఓ అవును అవును మేడమ్ పెడుతున్నా మేము సెక్యురిటీ పెడతారు మేడము ప్రతీ దగ్గర కూడా లోపల భక్తులు వచ్చే గేట్ దగ్గర కూడా సిక్స్ మెంబర్సు సెక్యురిటీ ఉన్నారు మేడమ్ ఈ అవుట్ గేట్ దగ్గర కూడా ఇద్దరు సెక్యురిటీ ఉన్నారు మేడమ్ అక్కడ కూడా ఉన్నారు మేడమ్ అక్కడ కూడా ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు మేడమ్ మనకి క్రౌడ్ కూడా ఎ ఎక్కువగా లేకపోవడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది లేదు మేడమ్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడూ అవును మేము క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అవును మేడమ్ రూమ్స్ ఇస్తున్నప్పుడు కూడా మనము పర్మినెంట్ మిన్ ఇంత మంది ఉండాలి ఈ రూమ్లో అన్నీ అంత మంది మాత్రమే ఈ పెట్టి మనం సెక్యురిటీ పెట్టి లాక్ చేస్తున్నాము మేడమ్ ఎటువంటి గొడవలూ రాకున్నా ఎటువంటి ఇబ్బంది లేకున్నా సరే మన క్రౌడ్ బాగా కంట్రోల్ చేస్తున్నాము మేడమ్ మన సెక్యూరిటీ కూడా బాగా వర్క్ చేస్తున్నారు మేడమ్ ఉంటుంది ఉంది మేడమ్ ఉంది మేడమ్ మేము వాటికి మనం ఏం చేస్తున్నాము అంటే అందరికీ చెప్పలేము కాబట్టి మనం బోర్డ్స్ పెడుతున్నాము మేడమ్ అవిటు దిస్ వే దిస్ వే అని బోర్డ్ పెడుతున్నాము అదేవిధంగా మనం ఇప్పుడు మన గుడిగురించి మనం ఒక మ్యాప్ అనేది మనం ఒక యాప్ ద్వారా మనం పెట్టడం జరిగింది దాని ద్వారా అందరూ చూసుకొని వాళ్ళు ఎటు వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ వే వాళ్ళు చూస్ చేసుకొని వెళుతున్నారు మేడమ్ ఈవ్నింగు సిక్స్ థర్టీ సెవెన్కి మరి చేస్తున్నారు మేడమ్ అర్లీ మార్నింగ్ కూడా చేస్తున్నారు మేడమ్ ఓకే మేడమ్ మేడమ్ మీరు వచ్చేటప్పుడు మాకు కాల్ చేయండి మేడమ్ మీకు సెక్యూరిటీ పంపిస్తాము ఇప్పుడు అయితే మాత్రం క్రౌడ్ బాగానే ఉన్నది మేడమ్ బా కంట్రోల్ చేస్తున్నాము మేడమ్ ఓకే మేడమ్ ఉంటాను మేడమ్